సూపర్ బైకులు భారత రోడ్ల పైన భధ్రతపై మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు బైకులు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అండి మన ఇండియన్స్ దాన్ని మాడిఫై చేసి దాన్ని గలీజు చేస్తారు అండి మాడిఫై చేయకుంటే అవి ఫుల్ సేఫ్టీ గేర్తో ఇస్తారు అండి వాళ్ళు మనము ఆ గేర్ హెల్మెట్ మొత్తం గేర్ మొత్తం వేసుకుంటే మనం కింద పడిన ఏమి దెబ్బలు తగలవండి కానీ మన యూత్ కొంచెం అతి అండి అవన్నీ వేసుకోకుండా కింద పడి యాక్సిజెంట్ చేసి బైక్ వల్ల అయ్యింది అంటారు నా తిథిర వేగం వచ్చి వన్ ట్వంటీ అండి అది మా మామ బైక్ వెళ్లాను అండి భద్రత డిజైన్గా అంటే వాళ్ళు డిజైన్ బాగానే చేస్తారు అండి మన వాళ్లు దాన్ని మాడిఫికేషన్ చేసి దాన్ని భ్రష్టు పట్టిస్తారు భారతీయ రోడ్లు సురక్షితంగా ఉన్నాయా అంటే హైవేలు బాగానే ఉన్నాయి అండి కానీ కొన్ని విలేజెస్ సైడ్ కొంచెం రోడ్స్ టౌన్ సైడ్ కొన్ని రోడ్స్ బాగలేనప్పుడు కొంచెం వేగంగా తగ్గించుకొని నడుపుకుంటే ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు అని నా అభిప్రాయం